అవును నిజమే ఎందుకంటే పంతులనే వ్యక్తులు వాళ్ళు సంస్కృతంలో మాట్లాడి వాళ్ళ యొక్క మంత్రాలనే చదువుతుంటారు అదే రా రాసినప్పుడు తెలుగు పా తెలుగు చదివినట్టే ఉంటుంది కానీ అది సంస్కృతం సంస్కృతం తెలుగు రెండు సరిసమానమని చెప్పలేము ఎందుకంటే మనం మాట్లాడేది ఏంటంటే తెలుగు ఇప్పుడు నా నాదే చూసుకోండి తెలుగులో వస్తుంది కానీ అక్కడ మాట్లాడే పంతులు తెలుగులో మాట్లాడుతున్న అనిపిస్తుంటుంది కానీ అది సంస్కృతం అది రాసినా గానీ లిపి అనేది వేరేగా ఉంటుంది తెలుగు లిపి వేరుగా ఉంటుంది ఇది రెండూ ఒకటే అని మనం చెప్పలేము ఎందుకంటే పంతులతో వాళ్ళు ఒక మంత్రాలు పెళ్ళికని కానీ నిశ్చితార్థానికని కానీ ఒక్కొక్క కార్యానికి వాళ్ళు ఒక్కొక్క ఆ మంత్రాలనే చదువుతూ ఉంటారు మీ మీకూ తెలుసు ఇలాగే ఉంటుందని పె తెలుగు కూడా మీకు మామూలుగా మనం ఎప్పుడనేది ఇలాగే మనం మాట్లాడుతున్నాము కాబట్టి తేడా అనేది పెద్ద తేడా ఉంది